నమస్తే అండి విఖ్యాంత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి నమస్తే అండి నా పేరు అనంత మురళి నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను రేపు ఇరవై ఐదో తేదీన వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు అనకాపల్లి వెళ్ళడానికి మనకు ఒక కార్ కావాలండి ఫోర్ సీటర్ కన్నా సెవెన్ సీటర్ అయితే బెటరు నేను కుటుంబ సభ్యులతో ఉన్నాను సెవన్ సీటర్ మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉన్నాయండి ఓ ఇన్నోవా ఓకే అండి ఇన్నోవా పరవాలేదు సార్ ఇన్నోవా పంపించండి ఆ ఇరవై ఐదో తేదీ పంపించండి సార్ ఉదయం పది గంటలకల్లా ఎయిర్పోర్ట్ దగ్గర మన పర్సన్ అందుబాటులో ఉండమని చెప్పండి సంతోషం అండీ